ఆవు పేడను పూర్వకాలంలో పెద్దలు లక్ష్మీదేవిగా కొల్చేవారు ఆవు హిందూ మతంలో పవిత్రంగా భావించబడుతుంది ఇంటి ఆవరణను శుద్ధి చేయడానికి దుష్ట శక్తులను దూరం చేయడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు పండుగలు పూజలు సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా సంక్రాంతి దీపావళి ఉగాది ఇలాంటి పండుగల సమయంలో ఇంటి ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందర వాకిట్లో ఈ ఆవుపేడను చల్లుతూ ఉంటారు ఇది కేవలం మూఢనమ్మకమైన సంప్రదాయం కాదు దీనికి శాస్త్రీయ ఆరోగ్య ప పరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది అందుకే పూర్వకాలం నుంచి మన పెద్దలు దీనిని పాటిస్తూ పాటిస్తూ వస్తున్నారు ఇంటి ముంగిట్లోని నేలపై దీన్ని చల్లడం వల్ల దూలి లేచే సమస్య ఏమీ రాదు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది